గుడ్ మార్నింగ్ సార్ నేను షేక్ పేట్ నుంచి మాట్లాడుతున్నాను సార్ మా అబ్బాయి బైక్ గత టూ డేస్ నుంచి అవునండి టీకే షేక్ పేటలో సేమ్ ఏరియాలో మా గల్లీలో ఇది మిస్ అయింది టీఎస్ జోరో సెవన్ జెక్యూ తీ ఫైవ్ ఫోర్ ఫైవ్ కేటిఎం సీసీ త్రీ ఫిఫ్టీ బైక్ ఆర్సీ అన్నీ నా పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నాయి లైసెన్స్ అన్నీ క్లియర్ ఉన్నాయి సార్ మా ఇంటికి ఉంది ఆల్రెడీ రికాడింగ్ దొరికింది సార్ మాకు ఇద్దరు అబ్బాయిలు వచ్చి హ్యాండీ లాక్ని విరగకొట్టుకొని తీసుకు వెళ్ళారు ఆ పుటేజ్ నాతో ఉంది కావాలంటే ప్రూఫ్గా పంపుతాను దాన్ని ఓకే చెప్పండి సార్ వింటాను ఓకే సరే వస్తాను సార్ సార్ ఎన్ ఎన్ని రోజుల లేదు సార్ ఇది ఫస్ట్ టైమ్ సార్ అది నా బైక్ పోయింది ఫస్ట్ టైమ్ మ్యాగ్జిమం ఎన్ని ఎన్ని డేస్ పడుతుంది సార్ దొరకడానికి ఓకే సార్ ఇప్పుడు ఈ నెంబర్కి వాట్సప్ చేయమంటారా సార్ ఈ ప్రూఫ్ని ఆ వీడియోని ఒకసారి రేపు మార్నింగ్ ఎన్ని గంటలకు రమ్మంటారు సార్ ఓకే సార్ ష్యూర్గా వస్తాను సార్